నేను ప్రయత్నించిన వంటకాల్లో గొప్పగా నేను చికెన్ని వండటంలో చాలా కష్టపడ్డాను చికెన్ అనేది వండ ఎట్లా వండాలో తెలవక చాలా ఇబ్బంది పడ్డాను ముందుగా చికెన్ తీసుకవచ్చి దానిని శుభ్రంగా కడిగి మనకు తెలియకుండానే ఫస్టు ఏదో ఉల్లిగడ్డలు వేసి దాంట్లో చికెన్ వేయడం జరిగింది ఆ చికెను తొందరగా ఉడుకుతుంది ఏమో అని అనుకోవడం జరిగింది కానీ అది చాలాసేపటికి ఉడకకపోవడం వలన అంటే దాని నుంచి నాకు ఒకటి ఏమి అర్థం అయింది అంటే చికెన్ అనేది మినిమం అంటే ఎక్కువ సమయం ఉడికించాలి అప్పుడే ఆ చికెన్ అనేది ఉడుకుతుంది ఏదో టమాట కూర లెక్క కాకుండా ఇది కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది అందులో నాటుకోడి చికెన్ వచ్చేసి చాలా టైం పడుతుంది ఈ చికెన్ తినడం వల్ల బాయిలర్ కోళ్ళు కాకుండా చికెను నాటు కోళ్ళు తీసుకోవడం వలన మన బాడీలో హిమ్యూనిటీ పవర్ అంటే మనము

మనకి మన శరీరానికి కావాల్సిన బలానికి చికెన్ తినడం చాలా అవసరము అలాంటి బాయిలర్ బాయిలరు చికెన్ కాకుండా మనము నాటుకోడిని వండుకుని తింటే మనకు చాలా బలం అనేది వస్తుంది దాని ద్వారా బాడీలో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరిగి మనము ఇంకా బలంగా ఉంటాము దానివల్ల నేను ఈ చికెను వండే కర్రీలో నాకు అనుభవం ఏమైనా ఏమైందంటే చికెన్ అనేది సాధారణంగా మనము తొందరలో చేసుకునే కర్రీ కాదు దానికి కొన్ని కొంత సమయం పడుతుంది అనేది ఈ చికెన్ కర్రీ వల్ల నేను నేర్చుకున్నాను మళ్ళీ చికెను కర్రీ అన్ని కూరగాయల కన్నా మనకు ఎక్కువ బలాన్ని ఇస్తుంది అని మనకు తెలుసు అలాంటిది ఈ చికెన్ కర్రీ